మీరు జీవనోపాధి కోసం ఏం చేస్తారు ఆ వృత్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు నాకైతే మిషన్ కుట్టడం మం మంచిది అదే నా జీవనోపాధి చేద్దామనుకుంటున్న ఆ వృత్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఆడపిల్లలున్నారు వాళ్ళకి బట్టలు కుట్టాలి డ్రెస్సులు కావాలి ఇంక మనకి కూడా బయట సమాజంలో బట్టలకి వ్యాల్యూ ఎక్కువ ఉంది ఇప్పుడు అవి మనం నేర్చుకున్నామనుకో మనకు డబ్బులుకి డబ్బులు వస్తాయి అలాగే వాళ్ళకి కావాలసిన ఎవరికైనా డబ్బులకి మనం జాకెట్లు లంగాలు అవి మొత్తం కుట్టచ్చు బట్టలు కుట్టచ్చు మన ఇంట్లో కూడా అదే పనిచేసుకోవచ్చు బయట మనం కొత్త బట్టలు తెచ్చుకుంటే వాటిని కుట్టుకోవచ్చు ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానికోసం నేను ఆ ఉపాధి ఎంచుకున్నాను